హలో బ్రదర్ హాయ్ నేను ఆర్డర్ చేసిన దాంట్లో నాకు ఒక పదార్థంలో ఒక ఒక ఒకటే కావాలి ఇంకొకటి వద్దు నేను రెండు చపాతీలు చెప్పాను నాకొక చపాతీ కావాలి మీరు చాలా బాగా డెలివరీ చేస్తున్నారు సమయానికి అందిస్తున్నారు పొద్దున్న కూడా నాకు అలా అదే విధంగా అందించారు మీ సేవలు చాలా బాగున్నాయి మీకు ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాను నేను పొద్దున్న మీరు ఇవ ఇది కూడా చాలా బాగా ఇది కూడా ఆన్ టైం తెస్తున్నారు కానీ ఇది కొంచెం రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి నాకు కావలసిన పరిమాణంలో తీసుక తీసుకునిరండి ప్లీజ్ దయచేసి మాది అడ్రస్ వచ్చేసి పేరుపల్లి గ్రామం యందు పోచమ్మ వాడ యందు లాస్ట్ గృహం అండి మాది నా పేరు రాహుల్ మా తమ్ముడు పేరు అక్షిత్ నా పేరు కన్నా నా పేరు చెప్పడం కన్నా మా తమ్ముడు పేరు చెప్పండి త్వరగా మా ఇల్లుని గుర్తు ప డుతారు మా ఇంటికి వచ్చే దారిలోర్లో ఒక నల్ల కుక్క స్తంభానికి కట్టేసి ఉంటుంది దాన్ని గమనిస్తూ రండి మీరు దయచేసి మీరు వచ్చి మర్చిపోకుండా మాత్రం ఆ పదార్థాన్ని వా రిటర్న్ ఇచ్చి ఒకటి ఒకటి మాత్రమే తెండి నేను దానికి మాత్రమే డబ్బులు చెల్లిస్తాను కావున మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయగలరని మనవి చేస్తున్నాను మీరు కొంచెం వచ్చే టైం కన్నా కొంచెం మెల్లగానే రండి ట్రాఫిక్ వగైరా ఉంటాయి కాబట్టి చూసుకుంటానే రండి నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను మీ పై కంప్లైంట్ చెయ్యను కావున మీరు దయచేసి మెల్లగానే రండి త్వరగా రండి కొంచెం ఓకే అండి